హలో కాఫీ కేఫ్ నుంచి మాట్లాడుతున్నారండి మేడం అయితే రేపు నా కాలేజీలో అయితే ఒక ప్రోగ్రాం అయితే జరుగుతుంది అయితే పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు అంటే మా మీటింగ్ త్రీకి స్టార్ట్ అవుతుంది మేడం అంటే యాక్చువల్గా వన్ థర్ టూకే స్టార్ట్ అవుతుంది లంచ్ అంతా అయిపోయాక స్టార్ట్ అవుతుంది అంటే త్రీకి ఆ టైంకి మాకు కొంచెం కాఫీ ఒక అంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు కదా సో మాకు కాఫీ డిస్ట్రీబ్యూషన్కి కావాలి మేడం

ఎస్ మేడం అయితే మేడం ఒకటి మీ ప్రొఫైల్ అయితే మాకు షేర్ చేస్తే దానిలో మాకు ఏ కాఫీ కావాలి అండ్ టీ కావాలి మేం మీతో చెప్తాము మేడం ఏంటి మేడం ఓకే మేడం అయితే ఫస్ట్ టైం మాకు ఎన్ని కాఫీస్ కావాలి ఎంతమంది వస్తున్నారు అన్నది మీకు ఎస్టిమేషన్ వేసి మేడం మీ ప్రొఫైల్ మీకు వాట్సాప్ అయితే చేస్తాం మేడం నేను వాట్సాప్ చేసిన వెంటనే మీకు నాకు ఎంత బడ్జెట్ పడుతుంది అన్నది మీరు నాకు మళ్ళీ రిటర్న్ చేస్తే ప్రొఫైల్ చేస్తే మీరు నేను చూసుకుని ఓకే అయితే మేడం మీకు ఆర్డర్ అయితే షేర్ చేస్తాను మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకేనండి ఓకే మేడం అయితే నాకు చూసాక అంటే కాస్త హెల్త్కి కూడా మంచిగా ఉండే నాకు పెడితే అంటె మంచి ప్రాడక్ట్ వాడి మాకు చేస్తే మేడం నేను మళ్ళీ ఇంకొక సారి ఆర్డర్ చేయడానికి యూస్ అవుతుంది కదా మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ